ఆ బాబు నమస్తే బాబు నువ్వు లేట్ ఎందుకు వస్తున్నావు బాబు హోటల్కి రోజు కరక్టే కానీ నువ్వు అవి నీకు టైమ్ ఇస్తాను చూసుకోవాలి నువ్వు అలాంటి టెన్షన్లో వచ్చి పనిచేస్తే నువ్వు ప్రాపర్గా సర్వ్ చేయట్లేదు ఫుడ్డు ప్రాపర్గా టైంకి ఇవ్వట్లేదు సరే నీకు ఇస్తాను డబ్బులు ఇస్తాను నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కావాలంటే సెలవు కూడా తీసుకో కానీ అలాంటి టైంలో నువ్వు రాకు ఆ పని ఒత్తిడిలో మళ్ళీ ఇక్కడ నువు కరెక్ట్ పని చేయలేకపోతున్నావు ముందు వచ్చి ప్రాపర్గా పని చేసుకో సర్వీస్ కరెక్ట్గా చేయి ఏ వస్తువులు పగులగొట్టకు మొన్న టూ గ్లాసులు పగులగొట్టావు నిన్ను ఏమీ అనలేదు పోతెమాయే అని చెప్పేసి సరే అదే సరే అవుతుంటాయి అలానే అవుతుంటాయి కానీ ఇప్పుడైతే మంచిగా చూసుకో మీ ఫ్యామిలీని నేనైతే డబ్బులు ఇస్తాను ఆ నువ్వు అయితే ఆ కొట్టేస్తా ఇంకో వన్ టూ అవర్స్లో కొట్టేస్తా ఆ నీ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది కస్టమర్స్ నుంచి నేను తెలుసుగా అందరి వెయిటర్స్కి ఒక్కొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ప్రతి కస్టమర్ నుంచి ఆ నీది బాగుంది దాన్ని మంచిగా మెయింటైన్ చేయి నీకు జీతం కూడా పెంచుతా నెక్స్ట్ మంత్ నుంచి

ఆ కొట్టేస్తున్నా సరేనా మంచిగా పని చేయి ఓకేనా